మాది గవర్నమెంట్ కాలేజ్ మా కాలేజీలో కూడా ఒకసారి వంటల పోటీలు చేశారు అప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి అందరికీ కలిపి వంటల పోటీ పెట్టారు ఆ వంటల పోటీలో నేను కూడా పాల్గొన్నాను నేను మొదటి సంవత్సరం తరుపున వెళ్ళాను నేను మొదటి సంవత్సరం తరపున వెళ్ళాను నేను చేసింది వంటకం ఏమిటి అంటే బిర్యాని చేశాను

అన్నం వేసి కొత్తిమీర పుదీనా అవన్నీ వేసి మూత పెట్టేసి అది మూతలోకి గాలి పోకుండా గట్టిగా పెడితే బిర్యానీ చాలా బిర్యానీ చాలా బాగుంటుంది అప్పుడు నేను ఈ విధంగా మా మా స్నేహితులతో కలిసి బిర్యానీ చేయడం జరిగింది మొ మొత్తం పది జట్టులు ఈ పోటీలో పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు మా జట్టుకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ఎందుకంటే మేము చేసిన బిర్యాని చాలా మందికి నచ్చింది చాలామంది రుచి చూసి బాగుంది అని చెప్పారు దీంట్లో కారం ఉప్పు మసాలా అన్ని అన్ని సరిపోయాయి అని చెప్పారు అండ్ మా స్నేహితులు కూడా పోటీ అయిపోయిన తర్వాత తిన్నాము మా గురువులు కూడా తిన్నారు వాళ్ళు తిని అందరి పది జట్లు ఉన్న రుచి చూసి మా జట్టుకి మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది మేము ఆ బహుమతి తీసుకున్నప్పుడు చాలా సంతోషించాము అందరం అందరం కలిసి మళ్ళీ తరువాత ఆ బిర్యానీ వేసుకుని తిన్నాము చాలా బాగుంది మేఫీల్లాగానే ఉంది బిర్యాని అందులో ఉప్పు ఉప్పు మసాలా ఉప్పు మసాలా కారం అల్లం అవన్నీ బాగా కలిసాయి చికెన్లో వేరే జట్టులు కూడా చేశారు బిర్యాని కానీ అందరూ అందరి జట్టుల కంటే మా జట్టు మేము చేసిన బిర్యాని చాలా బాగుంది కొందరు కూడా చేశా కొందరు ఎగ్ ఆమ్లెట్ ఎగ్ అన్నం అలాంటివి చేశారు కానీ మేము చికెన్ బిర్యాని చేయడం జరిగింది కొంచెం కొంత మంది ఎగ్ బిర్యానీ కూడా చేసి చేశారు కానీ మాది మేము చికెన్ బిర్యాని చేసి హల్వా కూడా చేశాము మా స్నేహితులతో కలిసి చికెన్ బిర్యానీ అండ్ హల్వా కూడా చేయడం జరిగింది చికెన్ బిర్యాని మా గురువులు చాలా మంది తిని చాలా బాగుంది అని చెప్పారు మిగతా వాళ్ళ జట్టుది కూడా టేస్ట్ చేసి బాగుంది అని చెప్పారు కానీ వాళ్ళు చేసిన పద్ధతిలో ఉప్పు తక్కువ కారం ఎక్కువ లాంటివి చేయడం జరిగింది కానీ మేము చేసిన బిర్యానిలో అన్ని కారం మసాలా అన్ని

చాలా సంతోషంగా తిన్నారు చాలామంది అన్నారు బిర్యాని చాలా బాగుంది చాలా బాగుంది హోటల్లో చేసినట్టే ఉంది అని చెప్పి అన్నారు నేను ఇంట్లో చేసినప్పుడు కూడా మా నాన్న మా చెల్లి మా అన్న ఇలాగే అన్నారు అండ్ మా కళాశాలలో చేసినప్పుడు కూడా మాకు మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది మా ప్రతిభని గుర్తించి మా బిర్యానికి మొదటి బహుమతి ఇచ్చారు